నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం ఎందుకు అనగా నేను ఆహారాన్ని అందరికీ వండి పెట్టాలంటే చాలా ఇష్టపడతాను కానీ కావున నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం నేను వంట చేసేటప్పుడు చూసుకోవడానికి ఏ పుస్తకాలను వాడను ఎందుకు అనగా నాకు ఏదైనా నా ఇష్ట ప్రకారం చేయాలంటే ఇష్టం దానికే నేను వంటలు చేయడానికి ఇష్టపడతాను కావున వంటలంటే ఎలా చేయాలో నాకు ఒక ఇదిగా ఉంటుంది కాబట్టి అన్ని రకాల వంటలు నేను చాలా సులభంగా చేయగలుగుతాను నాకు వంటలలో ఏ బ్లాగులు గానీ లేవు ఎందుకు అనగా నేను వంటలు చేయడానికి చాలా ఇష్టపడతాను కావున నేను వాటిని చాలా సులభంగా నేర్చుకున్నాను కాబట్టి ఏ వంటను అయినా నేను సులభంగా చేయగలుగుతాను కావున నేను వంట చేసుకోవడానికి ఎటువంటి పుస్తకాలను కానీ ఆహార బ్లాగులు కానీ ఏమి యు ఏమి ఉపయోగించును అలానే నాకు ముఖ్యంగా చెప్పాలి అంటే బిర్యానీ చేయడం చాలా ఇష్టం మరియు ఆహారంలో ఇంకా ఏమైనా అల్పాహారం తీసుకున్నట్లయితే నాకు దోస చేయడం అంటే చాలా ఇష్టం అన్ని ఆహార పదార్థాలను నేను సులభంగా చేయగలుగుతాను కావున నేర్చుకున్న పద్ధతిని బట్టి నేను స్వల్పంగా చేయగలుగుతాను నేను పుస్తకాలను వాడను కానీ నాకు మా అమ్మ ఎలా చేయాలి అని చెప్తుంది కాబట్టి నేను సులభంగా చేయగలుగుతాను నేను చేసే ప్రతి ఆహార పదార్థాలన్నీ నాకు మా అమ్మ సులభంగా నేర్పించింది కావున నేను అన్నీ ఆహార పదార్థాలను చాలా సులభంగా చేయగలుగుతాను కావున నేను వంట చేసేటప్పుడు ఎటువంటి పుస్తకాలను గాని ఆహార బ్లాగులు కానీ ఏమి ఉపయోగించను నేను నాకు మా అమ్మ ఎలా చేయాలో సులభంగా చెప్తుంది కాబట్టి నేను ఎటువంటి పుస్తకాలను కానీ ఉపయోగించను